హలో డ్రైవర్ గారా అండి ఓకే అండి నా పేరు గురునాథ్ అండి మీ క్యాబ్ నేనే బుక్ చేసుకున్నాను నా దగ్గర అకౌంట్లో మనీ లేదు అండి నాకు దగ్గర నగదు రూపంలోనే ఉంది డబ్బులు ఉన్నాయి అయితే అది కూడా నా దగ్గర మరి చేంజ్ అనేది లేదు అండి చిల్లర లేదు మీ దగ్గర చిల్లర ఉంటే తీసుకోని రండి మరి దిగిన తర్వాత నా దగ్గర అయితే చిల్లర లేదు రెండు వేల రూపాయల నోటే ఉంది అన్నీ కూడా అవ్వే ఉన్నాయి చిల్లర లేకపోతే మళ్ళీ ఇబ్బంది కదా అండి అవును అండి ఎకౌంట్లో లేదు అండి అకౌంట్లో ఉంటే మీకు ఫోన్పే చేసే వాడిని అండి అకౌంట్లో అయితే లేదు మీరు కొంచెం చిల్లర అరేంజ్ చేసుకోని వస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది అని నా అభిప్రాయము అండి అవును అండి అందుకే ముందుగా ఫోన్ చేశాను మీరు ఎక్కడైనా చిల్లర తెస్తారు అని తెచ్చుకుంటారు అని ముందుగా చెప్తున్నాను సరే అండి అయితే ఉంటాను అండి థాంక్ యూ అండి త్వరగా వచ్చేయండి వర్షం పడేలా ఉంది మళ్ళీ వెళ్ళిపోదాం సరే అండి థాంక్ యూ